బైక్ మీద ట్రావెల్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అది ఒక ఫ్రీడమ్ ఫీల్ ఇస్తుంది అయితే చాలామందికి ఓ డౌట్ ఉంటుంది బైక్ ట్రిప్ అంటే ఎంత ఖర్చు అవుతుంది అని నిజం చెప్పాలి అంటే బైక్ మీద ట్రిప్ చేయడం కారు లేదా ఫ్లైట్ కంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది మనం ఎంత దూరం వెళ్తున్నాము ఎక్కడ స్టే చేస్తున్నామో ఏ బైక్ మీద వెళ్తున్నామో అన్ని మీద ఆధారపడి ఖర్చు మారుతుంది కానీ ఓ సింపుల్గా చెప్పాలి అంటే బైక్ మైలేజ్ బాగుంటే రోజుకి ఏడు వందల నుండి వెయ్యి రూపాయల లోపలే పెట్రోల్ ఖర్చు అయిపోతుంది ఇంకా రూమ్ కోసం చిన్నగా స్టే చూసుకుంటే ఐదు వందలు లోపల హోటల్ స్టే దొరుకుతుంది తినడానికి కూడా నార్మల్ ఫుడ్ తీసుకుంటే రోజుకి మూడుసార్లు తిన్నా మూడు వందలు చాలు మొత్తానికి ఒక రోజును గడపడానికి పదిహేను వందలు చాలు ఇప్పుడు ఇదే ట్రిప్ మనం కారులో చేస్తే ఫ్యూయల్ ఖర్చు డబల్ అవుతుంది టోల్ ఛార్జులు కూడా వేస్తారు ఫ్లైట్ అంటే మినిమం ఓ హైప్ టిక్కెటే మూడు వందలు అంతేకాదు బయలుదేరిన చోటు నుండి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ డెస్టినేషన్కి క్యాబ్ తీసుకోవాలి అవి అన్నీ కలిపేసి బాగా ఖర్చవుతుంది అంతేకాదు ఫ్లైట్లో వెళ్తే మజా కూడా ఉండదు బైక్లో ఎక్కడైనా మనకు నచ్చిన చోట్ల ఆగి ఫోటోలు తీయవచ్చు స్నాక్స్ తింటూ ప్రయాణం చేయవచ్చు అంతేకాదు మనం అలా ప్రయాణించేటప్పుడు ఒక అలాంటి కనెక్షన్ ఫీల్ అవుతుంది మనం బైక్ మనకు బంగారంలా అనిపిస్తుంది ఇంకా ఇంకో ప్రాక్టికల్ విషయం చెప్పాలి అంటే చాలామంది అడుగుతారు బైక్ చెడిపోతే ఏం చేస్తారు అని నిజానికి నేను ఎప్పుడైనా బైక్ ట్రిప్ వెళ్ళే ముందే బైక్ని సర్వీస్ చేయించుకుంటాను బ్రేక్స్ టైర్స్ లైట్స్ అవన్నీ బాగున్నాయా చూసుకుంటాను కానీ అంతా బాగానే ఉన్నా ఏదో చిన్న ప్రాబ్లమ్ రోడ్డు మీద వచ్చింది అనుకోండి చాలాసార్లు మెకానిక్ షాప్స్ దొరుకుతాయి లేకపోతే మన దగ్గర చిన్న టూల్ కిట్టు ఉంటే బేసిక్గా మనమే ఫిక్స్ చేసేసుకుంటాము అలాగే చాలామంది రైడరు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు అలాంటప్పుడు మనం ఒంటరిగా లేము అనే భావన వస్తుంది ఇంకా చిన్న ఏరియాలో బైక్ స్టార్ట్ అవ్వకపోతే ఆ రూట్లో నెట్వర్క్ ఉండేలా చూసుకోవాలి ముందుగానే లోకేషన్ దొరికేలా ప్లాన్ చేసుకుంటే రోడ్ సైడ్ అసిస్టెంట్స్ సర్వీసెస్ కూడా ఉంటాయి బైక్ ఇన్సూరెన్స్లో రోడ్ సైడ్ అసిస్టెంట్స్ ఉంటాయి ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తారు బైక్ రిపేర్కి పెద్ద ఖర్చు అవుతుందా అంటే చిన్న ప్రాబ్లమ్ అయితే పంక్చర్ అయితే వంద రూపాయలు బ్రేక్ ప్యాడ్ మారిస్తే మూడుసార్లు టీ తాగిన డబ్బులతో అయిపోతుంది పెద్ద ఇష్యూ వచ్చినా టౌన్లోకి వెళ్ళి దగ్గరలో ఉండే మెకానిక్ షాప్ వరకు తోపు చేసుకోవచ్చు మొత్తానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి పెద్ద ఖర్చు ఉండదు బైక్స్ ట్రిప్స్లోను నాకు నచ్చే విషయం ఏమిటి అంటే ప్రతి కిలోమీటర్లో ఒక మెమొరీ అవుతుంది మనం డ్రైవ్ చేస్తున్నామనే ఫీలింగ్ మనకి దారిని ఎంచుకున్నప్పుడు స్యాటిస్ఫాక్షన్ మనకి నచ్చినప్పుడు ఆగిపోవచ్చు అన్న స్వేచ్ఛ ఇవన్నీ కలిపితే బైక్ ట్రిప్ని అన్ఫర్గెట్టబుల్ చేస్తాయి ఖర్చు కూడా బాగా తగ్గుతుంది అలాగే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు ఆ పట్నం రోడ్లమీడ సైడ్ బై సైడ్ నడిపించడంలో ఒక ఆనందం ఉంటుంది టీ షాప్స్ దగ్గర ఇవి మాట్లాడుకుంటూ టైమ్ గడపడం ఆ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్లో ఎప్పుడూ రాదు చివరిగా చెప్పాలంటే బైక్ ట్రిప్ అంటే కేవలం ఒక ప్రయాణం కాదు అది మనకు సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం నేర్పుతుంది కొత్తదారులను చూపుతుంది మనలో ఉన్న పేషన్స్ అవేర్నెస్ అన్ని పరీక్షిస్తుంది అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా మనం బైక్ ట్రిప్ని అనుభూతిగా అనుభవించుకునే ప్లాన్ చేసుకుంటే అదే మన జీవితంలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది